భారతదేశంలో వాతావరణం చాలా బాగుంటుంది వివిధ దేశాలతో క పోల్చుకుంటే వివిధ దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలోనే చాలామంది నివసించాలని కోరుకుంటారు ఎందుకు దానికి గల కారణ కారణాలు ఏంటి అంటే భారతదేశంలోని వాతావరణం మొదటి కారణంలో ఉంటుంది దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రకంగా కారణ వాతావరణం మారుతూ ఉంటుంది ఇప్పుడు మనము ఉదాహరణకు తీసుకుంటే జమ్మూ కాశ్మీర్లో జమ్ము కాశ్మీర్లో తీసుకుంటే వివిధ భారతదేశానికంటే చాలా చలిగాను మరియు అప్పుడప్పుడు మంచు కురుస్తూ ఉంటుంది మరియు ఇప్పుడు మనం ఢిల్లీలో తీసుకుంటే ఢిల్లీ అనేది చాలా ఎక్కువ జనాభా కలిగిన ప్రాంతం కాబట్టి అక్కడ ఎక్కువ బైకులు కానీ లేకపోతే వివిధ కార్లు వివిధ రవాణా శాఖకు ఎక్కువ వాడడం కానీ చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ మనం వాతావరణం తీసుకుంటే గల్ కనుక భారతదేశంలో కంటే అక్కడ చాలా దారుణంగా ఉంటుంది ఎందుకంటే మొత్తం వాతావరణం కాలుష్య కాలుష్యంగా మారుతుంది అది దానివల్ల ఇప్పుడు మన బండిలో నుంచి వచ్చే పొగ కానీ లేకపోతే గ్యాస్ కానీ బైక్లో నుంచి వచ్చే దాని వల్ల పొగకు మారడం వల్ల మన ఢిల్లీలో చాలా దారుణంగా ఉంటుంది వాతావరణం ఇప్పుడు మనం ఇప్పుడు మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ చూస్తే వాతావరణం చాలా అనుకూలిస్తుంది రైతులకు కానీ ప్రజలకు కానీ వివిధ రకాలుగా ఇప్పుడు వాతావరణం నార్మల్గా మూడు విధాలుగా ఉంటుంది ఇప్పుడు మనం ఎండాకాలం వాతావరణం చూస్తే తెలుగు రాష్ట్రాలల్లో ఉండగలుగుతాం కానీ నేటి కాని నేటి రోజులలో వివిధ రకంగా మనం చెట్లను పెంచకపోవడం కానీ లేకపోతే మరియు చెట్లను నరికివేయడం కానీ ఇల్లులు కట్టడానికి వాతావరణం చాలా దారుణంగా మారుతుంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కనుక చూస్తే చూస్తే అది చాలా దారుణంగా తయారు అయ్యింది ఎండాకాలంలో మాత్రం విపరీతంగా నలభై ఎనిమిది డిగ్రీలుగా ఎండ ఉంట ఉంటుం ఉంటుంది దానికి గల కారణాలు మన చెట్లను పెంచకపోవడం కానీ అలాంటి కారణాలు వివిధ రకంగా ఇప్పుడు మనం తమిళనాడులో కానీ లేకపోతే భారత దేశంలోని గోవాలో కానీ చూస్తుంటే తె తెలుగు రాష్ట్రాల కంటే అక్కడ చాలా తక్కువ ఎండ కానీ ఉండడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ పరీవరక్షణ రక్షించడం కానీ అలాంటివి చాలా ఎక్కువగా ప్రభుత్వం తరఫున జరగడం జరుగుతుంది అన్నీ దేశాలల్లో పోలిస్తే భారతదేశంలోని వాతావరణం చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఎక్కడ చూసినా ఇప్పుడు మన తెలంగాణలోని హైదరాబాదు కనుక పోలిస్తే భారతదేశం కంటే చాలా అద్భుతమైన వాతావరణం మనం చూడగలుగుతాం ఎక్కువ మంది విదేశీయులు కానీ మన భారతదేశంలోని ప్రజలు కానీ హైదరాబాదులో నివసించాలని కోరుకుంటారు ఎందుకంటే మనం మూడు సీజన్లుగా లేకపోతే మూడు ఋతువులుగానూ చూసుకుంటే మనకు వేసవికాలంలో చలికాలంలో వానకాలంలో అద్భుతంగా మనం హైదరాబాదులో నివసించగలుగుతాం ఎలాంటి ఇబ్బందులు పడకుండా దీనికి గల కారణాలు హైదరాబాదులోని వాతావరణం కానీ లేకపోతే ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానీ అనుకూలంగా ఉండటం మనం భారతదేశంలో వాతావరణం అద్భుతం అందుకు దీనికి అని నేను నమ్ముతాను కాకపోతే ఇప్పుడు మనం నేను ముందుగా చెప్పినట్టు ఢిల్లీ ప్రాంతంలో ఎక్కువగా ప్రజలుండడం వల్ల కానీ లేకపోతే ఎక్కువగా పనులు జరగడం లేకపోతే ఎక్కువ కంపెనీలు ఉండడం వల్ల గాలి కాలుష్యం ఎక్కువైపోయి అది వాతావరణం చెడుగా మారింది తప్ప లేకపోతే భారతదేశంలో వాతావరణం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఇలా ఉంది కాబట్టి అద్భుతమైన వాతావరణం మనం చూడవచ్చని నేను అనుకుంటున్నాను భారతదేశంలో